నాకు ఎటువంటి రచన లక్ష్యాలు మరియు ఆశలు లేవు నేను రచయితను కాదు మరియు కవయిత్రిని కూడా కాదు కాబట్టి వాటి ద్వారా నేను ఏమి సాధించడం అన్నది జరగలేదు నాకు పుస్తక పఠనం అంటే మాత్రం చాలా ఇష్టం నేను కవయిత్రిని కాదు కాబట్టి ఎటువంటి కవితలు రాయలేదు అందువలన ఎవరు ఇష్టపడడం అంటు జరగలేదు కానీ ఎవరైనా రచయితలను కవులను మాత్రం అభిమానిస్తూ వారి కథలను నవలలను ఇష్టంగా చదువుతుంటాను ధన్యవాదములు